మేము మా యొక్క ప్రాంతంలో ఏవైనా పెద్ద పెద్ద కార్యక్రమమాలు జరుపుకున్నప్పుడైతే మేము నీరునైతే ఇలా తెచ్చుకుంటాము అంటే మాకైతే ఇక్కడ ట్రాక్టర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వాటర్ ట్యాంకర్సు అలాంటి ట్యాంకర్స్ ద్వారా మేమైతే అన్నం అన్నం వండుకోవడానికి యూస్ అవుతాయి నీళ్లు నీరునయితే వాటర్ ట్యాంకర్స్ ద్వారా మేమయితే పెద్ద ట్యాంకర్స్ అయితే ఉంటాయి దూరంలో మాకు అంటే మా అవుట్ స్కట్స్ లో వాటర్ ట్యాంకులుంటాయి పెద్ద పెద్ద ట్యాంకులు సో అందులో నుంచి అయితే ట్రాక్టర్ ట్యాంకు లలోనైతే నింపిచ్చుకొనైతే వంటకు సరిపడా నీరైతే మేమైతే తెపిచ్చుకుని డ్రమ్ము లలోనైతే పోసుకొనైతే నిల్పుకుంటాము అండ్ తాగడానికి వచ్చేసరికయితే మా దగ్గర్లలో వాటర్ ప్లాంట్స్ అనేటివి అయితే ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాయి అలాంటి వాటర్ ప్లాంట్స్ లో మనకయితే ప్యూర్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ కూల్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో తాగనికచ్చేసరికి మేమైతే మాకు కావలసినటువంటి ప్యూర్ వాటర్ కానీ కూల్ క్యాన్స్ కూల్ వాటర్ క్యాన్స్ కానీ అలా అయ్ అయితే ఆర్డర్ చేసుకుంటే వాళ్లైతే టైం కి అయితే మనకైతే తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్తారు సో మేమైతే వంటలకైతే ట్యాంకర్స్ వాటర్ ట్యాంకర్స్ ద్వారా దూరంకెళ్ళైతే తీసుకచ్చి ఇస్తాము ఎందుకంటే వంటకైతే కొంచెం ఎక్కువ వాటర్ క్వాంటిటీ పడుతుంది కాబట్టి ఇలాంటి కొందరు కొందరైతే మాక్సిమం అయితే అలాంటి వాటర్ తోనైతేనే కర్రీస్ కి అయితే అన్నంకి కర్రీస్ కి అయితే అవే యూస్ చేస్తారు డ్రింకింగ్ పర్పస్ కి వచ్చేసరికైతే ప్యూర్ వాటర్ అయితే తీసుకుంటారు తాగడానికి సో మేమైతే నీళ్లను కూడా ఎక్కవనైతే వేస్ట్ చెయ్యం ఎందుకంటే ఎక్కడ వరకు యూస్ అయితాయో అక్కడ వరకే వాటర్ నైతే యూస్ చేసి తర్వాత వాటర్ నైతే సేవ్ చేస్తూ ఉంటాము ఎలా అంటే చెట్లకు పోయడం అని అలాని వాటర్ మిగిలాయని మొత్తం చెట్లక్కూడా పొయ్యం వాటర్ నైతే ఎక్కువగానైతే వేస్ట్ చేయకుంటా మాకే ఇలాంటి అవసరం ఉంటుందో వాటర్ నుంచలయితే అలాంటి ప్రకారంగా నైతే వాటర్ నైతే యూస్ చేసుకుంటాము ఎందుకంటే ముందొచ్చే జెనరేషన్ లో వాటర్ దొరకడం అయితే చాలా ఇబ్బందులయితే పడుతూ ఉంటాము ఎందుకంటే వాటర్ క్వాంటిటీ కూడా చాలా వేస్ట్ అయితే చేస్తున్నారు పొల్యూషన్ కూడా అవుతుంది వాటర్ వాటర్ పొల్యూషన్ కూడా మనమైతే వాటర్ నైతే అస్సలు వేస్ట్ చేయొద్దు సో మాలాగ ఇలాంటి పెళ్లి పెళ్ళిలాంటి కార్యక్రమాల కూడా మేమైతే ఇలాంటి వాటర్ అయితే తెచ్చుకుంటాము భోజనాల కోసం సెపరేట్ అయిన డ్రింకింగ్ పర్పస్ సెపరేట్ గా తీసుకొని అయితే సెపరేట్ సెపెరేట్ ఉంచుకుంటాము సో అలా అయితేనే వచ్చినవారు కూడా తాగిన వాటర్ తాగినా కాని ప్యూర్ వాటర్ తాగినా కాని ప్యూర్ వాటర్ అని తెలిసిపోతాయి అదే కోల్డ్ వాటర్ తాగితే కూల్ వాటర్ ప్యూర్ వాటర్ అని కూడా తెలిసిపోతాయి అలా తీసుకుంటేనే మనకైతే తెచ్చిన వారికును తా తీసుకున్న వారికును చాలా సంతృప్తిగా అయితే ఉంటారు